హలో హలో చెప్పండి మ్యాడమ్ అవునా అంటే బిల్డింగ్ అంటే ఎన్ని ఫ్లోర్స్ ఉంటాయి మ్యామ్ అవునా ఏ కలర్ వెయ్యిద్దామనుకుంటున్నారు మ్యామ్ పెయిం ఓకే మ్యామ్ అంటే పెయింట్ మీరే తెస్తారా మేం తెచ్చుకోమంటారా మమ్మల్ని అంటే త్రీ ఫీట్స్ త్రీ ఫ్లోర్స్ అంటే ఎన్నీ ఎన్నీ స్క్వేర్ యార్డ్స్ ఉంటుంది మ్యామ్ ఎన్ని ఎన్ని రూమ్స్ ఉంటాయి అంటే ఎంత ప్లేస్ ఉంటుంది అని అంటున్నా ఓకే మ్యామ్ ఓకే మ్యామ్ ఓకే మ్యామ్ నేను మేమొకసారి చెక్ చేస్తాము మ్యాక్సిమమ్ అయితే ఎంత లేదన్నా ఒక ఫిఫ్టీ డబ్బాలైతే పడతాయి మ్యామ్ మాకు అంటే అంటే పెయింట్ పడుతుంది మ్యామ్ అంతా ఫిఫ్టీ డబ్బాలైనా పడతాయి మ్యామ్ కానీ పడుతుంది మ్యామ్ అమౌంట్ కూడా మాకు ఒక ట్వల్వ్ తౌజండ్ దాకా అవుతాయి మ్యామ్ అంటే మేము రీజనబుల్ రేటే చెప్తున్నాం మేమింకా మీరే ఇంకా ఇంకా తక్కువ అంటే కష్టం సరే మ్యామ్ మేము ఒకసారి చూశినాక ఇల్లు చూశినాక ప్లేస్ చూశినాక ఒకసారి తక్కువ చూసి తక్కువ చేశి చెప్తాంలెండి సరేనా రేట్ అప్పుడు మాట్లాడేద్దాం మీకు ఎప్పుడు రమ్మంటారు పెయింటింగ్కి రేపు రేపు ఏ టైమ్కి రావాలండి ఒకవేళ వస్తే రేపు మార్నింగ్ ఓకే నేను నేను రాగానే మళ్ళి స్టార్ట్ చేస్తాను మేము వర్క్ అంటే చూసి ఎమ్మటే స్టార్ట్ చేసేస్తా జల్దీ వెళ్ళి కతం చేస్తా మీరు నన్ను డిస్టబ్ చెయ్యొద్దు మ్యామ్ ఓకేనా అంటే మళ్ళీ మీరు మధ్యలో వచ్చి ఇప్పుడు ఆగండి తర్వాత వేయండి రూమ్ ఇట్లా చెప్పకండి ఓకేనా ఓకే మ్యామ్ ఓకే మ్యామ్ త్యాంక్ యూ మ్యామ్